లాక్డౌన్లో ఫోన్లు మరియు లాప్టాప్ వాడటం వలన చాలా మంది చాలా విధాలుగా గురి అయ్యారు కంటి నొప్పికి ఇంకా చాలా విధాలుగా మరియు చదువు ప్రాముఖ్యత కోసం వస్తే చాలా విధాలుగా బాధపడ్డాను చదువుని కోల్పోవడం వల్ల వాళ్ళు చెప్పింది లాప్టాప్ నుంచి ఫోన్ నుంచి చాలా మంచిగా అర్థం కాకపోవు ఆ క్వశ్చన్స్ ఎవరిని అడగాలో అడగద్దో తెలియదు దాని వలన చాలా పిల్లల జీవితాలు నాశనమైయిపోయాయి చదువు కరెక్ట్గా లేదు చిన్నపిల్లలు ఒకప్పుడు ఒకప్పుడు భయపెడితే చదువుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఫోను మొబైలు లాప్టాప్ ఇస్తే నేర్చుకుంటున్నారు చదువుకుంటున్నారు స్కూలుకి పోవాలనుకోవడం లేదు ఇదంతా చేసింది లాప్టాప్ అండ్ ఫోన్ వలన లాక్డౌన్ చాలా బాధ తెచ్చింది హెల్త్ ఆరోగ్యపరంగా అయినా శిక్షణ పరంగా అయినా శిక్షణ తక్కువ ఉండటంతో పిల్లలు ఆ సంవత్సరాల్లో పాసయ్యేవాళ్ళు బయటికి వెళ్ళి ఏమీ చేసుకోలేకపోతున్నారు నార్మల్ బేసిక్ నాలెడ్జ్ గిట్లా లేకుండా పోయింది వారికి వాళ్ళు చాలా ఇంటర్వ్యూలకు వెళ్ళి అవి ఇంటర్వ్యూలు తీయకపోవడం పని దొరకక చాలా బాధపడటం అలాంటివి చాలా చూస్తున్నారు వాళ్ళు ఎక్కువలో ఎక్కువ లాప్టాప్ ఫోన్ నుంచి నేర్చుకోవడం వల్లనే చదువు అంత బాగా తలకి ఎక్కకపోవడం వలన అండ్ మరియు లాప్టాప్ ఫోన్ వాళ్ళ చదువుని కాక వాళ్ళ మెదడుని చాలా దెబ్బతీసింది వాళ్ళు వేరే వేరే విధంగా చూడంది చూసి అలాంటివి చేసి వాళ్ళ హె హెల్త్ను వాళ్ళ నాలెడ్జ్ను ఎడ్యుకేషన్ అని చాలా విధాలుగా నాశనం చేసుకున్నారు ఇదంతా వాళ్ళు చేసింది కాదు లాక్డౌన్ వలన అయినది లాక్డౌన్ లాక్డౌన్ రావడం వలన ఇది అంతా అయింది ఒకవేళ కానీ లాప్ లాప్టాప్లు ఫోన్లు కానీ వాడేది లేకపోతే పిల్లలకి అన్ని విధాలుగా ఉపయోగం ఉండేది చాలా విధాలుగా నాలెడ్జ్ వస్తుండేది చాలా విధాలుగా శిక్ష పొందుతుండేది దాని వలన వీళ్ళు చాలా పడిగి స్కూళ్ళకి వెళ్ళి నేర్చుకొని చదివి దాని వలన ముందుకు సాగే వారు కానీ ఈ లాక్డౌన్ వలన ఎవరూ ఆ స్కూల్కి వెళ్ళకపోవడంతో లాప్టాప్ మరియు ఫోన్ల మీదే చదువుకోవడంతో అంత బాగా చదివేది కాదు మరియు కంటి నొప్పులకు ఒళ్ళు నొప్పులకు ఇంకా వేరే వేరే విధాలుగా నొప్పులకు గురయ్యారు పిల్లలు చాలా మట్టుకు పిల్లలే ఎందుకంటే పెద్దలవి ఎలాగో అంత ఎక్కువగా లాప్టాప్ వాడరు వాడ బుద్ధి కాదు చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటులా అయిపోయింది లాప్టాప్ వాడటం దానివల్ల చాలా బాధపడ్డారు లాక్డౌన్ నుంచి చాలా మట్టుకి పిల్లలు అంత బాగా చదివి బయటకి వెళ్ళక బయట ఎవరూ జాబ్ ఇవ్వలేక ఇవ్వక వాళ్ళు ఇంకా బయట ఏడ పని దొరకలేక చాలా బాధపడుతున్నారు వాళ్ళు ఎక్కువలో ఎక్కువ ఏమని అనుకుంటున్నావు అంటే ఒకవేళ కానీ లౌక్డౌన్ కాకపోతే ఈ లాప్టాప్లు ఫోన్లలోకెళ్ళి చదవకపోతే వాళ్ళ భవిష్యత్తు గిట్లా చాలా మంచిగా ఉంటుందని వాళ్ళు కోరుకునేది చాలా విధాలుగా అయితే అయితే లౌక్డౌన్ అందరిది దెబ్బతీసింది చాలా మట్టుకైతే పిల్లలను దెబ్బతీసింది వాళ్ళ హెల్త్ పరంగా అయినా అలా చదువు పరంగా అయినా వాళ్ళ నాలెడ్జ్ పరంగా అయినా అన్ని విధాలుగా దెబ్బతీసింది సో దీంతో నేను చెప్పడం ఏంటంటే లాక్డౌన్లో ఫోన్లు లాప్టాప్లు వాడిన వాళ్ళ కన్నా వాడని వాళ్ళు చాలా చురుకుగా చాలా మెదడు గలిగి చాలా విధాలుగా మంచిగా ఉన్నారు అని నేను అనుకుంటాను ఎందుకంటే అదే నిజము లాప్టాప్లు ఫోన్లు వాడటం వలన పెద్దగా వచ్చిందేమి లేదు కంటికి నొప్పి మెదడుకి నొప్పి తప్పితే అని అన్ని విధాలుగా ఒక కొన్ని విధాలుగా మంచిదే కానీ అన్ని విధాలుగా మంచిదని చెప్పలేము ఎందుకంటే పిల్లలకు మంచిది కాదు అది పెద్దలకి వాడితే వాళ్లకు అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళు వాడతారు అలా అని చెప్పి చిన్నోల్లకి గిట్లా ఇయ్యలేము కదా సో లాక్డౌన్ వలన చాలా పిల్లలు బాధపడ్డారు